మాది ఒక చిన్న గ్రామీణ ప్రాంతం మా విలేజ్లో తక్కువ మంది జనాభా ఉంటుంది మా గ్రామంలో యాభై శాతం మంది దేవతలను నమ్మితే యాభై శాతం మంది మూఢనమ్మకాలను ఎక్కువగా నమ్ముతారు ఉదాహరణకు మా గ్రామంలో ఒకరోజు వేప చెట్టుకి పాలు రావడం ఊర్లో వాళ్ళు గమనించారు ఊరి ప్రజలు గమనించి వేప చెట్టు నుంచి వేప చెట్టు నుండి పాలు వస్తున్నాయని చెప్పి అందరూ ఆశ్చర్యపోయి ఆ వేప చెట్టుకి పూజలు చేయడం స్టార్ట్ చేసారు ఆ వేప చెట్టు పక్కనే ఒక పాము పుట్ట కూడా ఉంటుం ఉంటుండే అదంతా నాగమ్మ నాగమ్మ మహిమ అనుకొని మా ఊరి వాళ్ళు ఎక్కువ వేప చెట్టుని నమ్మడం మొదలుపెట్టారు ఆ పాము ఆ పాము పుట్టలో నాగుపాము ఉంటుండే దానికి ఆ నాగుపాముకి పాలు పోయడము ఇట్లాంటివి కోడిగుడ్డు ఇవన్నీ పెట్టడం స్టార్ట్ చేసారు మా ఊరి వాళ్ళు చాలా గట్టిగా నమ్ముతుండే మొక్కు ఏం కోరుకున్నకోరికలు అన్ని తీరుతాయని అది ఇది అని చెప్పి గట్టిగా నమ్ముకున్నారు మా ఊరి వాళ్ళు నిజంగానే జరిగినాయి మా విలేజ్లో ఒకనాడు వేప చెట్టుకి ఐస్ వచ్చినాయి ఐస్ వచ్చి ఓ ఏమంట పాలొచ్చినా టూ త్రీ డేస్కి వేప చెట్టుకి ఐస్ ఐస్ కూడా ఓపెన్ అయినాయి ఇంకా బలమైంది వాళ్ళ నమ్మకం కానీ ఇట్లా ఇలా జరిగిన వన్ మంత్కి మూఢనమ్మకాల గురించి స్టార్ట్ చేసారు నమ్మడం అలా అయిందని చెప్పి ఊరికి చెడు అది ఇది అని చెప్పి గిట్టని వాళ్లు ఏదో ఒకటి చేయడం స్టార్ట్ చేసారు ఊరి నట్ట నడ నట్టనడుమ చేతబడులు ఇలా చాలా చేశారు అందుకు మా ఊరి వాళ్ళు చాలా భయపడ్డారు అయినా సరే వాళ్ళ దెయ్యం కోల్పోకుండా వేప చెట్టుని మొక్కడం స్టార్ట్ చేసారు వేప చెట్టు పూజలు చేయ పూజలు చేయడం మాత్రం అస్సలు ఆపలేదు వాళ్ళు వాళ్ల నమ్మకం బలమైనది కాబట్టి ఎన్ని మూఢనమ్మకాలు వచ్చిన వాళ్ళు అసలు వెనుకకు వెళ్ళేది లేదు వాళ్ళ పూజలు స్టార్ట్ వాళ్ళ పూజలు ఎక్కడ స్టాప్ చేయలేదు వాళ్ళు నమ్మింది దేవుడిని కాబట్టి వాళ్ల నమ్మకాన్ని దేవుడు ఇంకా బలపరిచాడు ఒకరోజు ఇట్లా నడి రోడ్డు మీద ఇట్లా చేతబడి చేసి ఒక కుక్కని చంపేసి నైట్ టైంలో వెళ్ళిపోయినారు నెక్స్ట్ డే మార్నింగ్ మా ఊరి వాళ్ళు చూసి ఫుల్ భయపడ్డారు అదంతా చూసి కానీ వాళ్ళు ఎక్కడ గివ్ అప్ ఇవ్వలేదు చెట్టుని నమ్మినారు కాబట్టి వాళ్ళు ఎక్కడ ధైర్యం కోల్పోలేరు ఎక్కడ గివ్ అప్ కూడా ఇవ్వలేదు వాళ్ల నమ్మకం బలమైనది కాబట్టి వాళ్ళని ఏ మూఢనమ్మకాలు కూడా ఏం చేయలేకపోయింది అక్కడి నుంచి ప్రతి రోజు అలా ఏదో ఒకటి కుక్కనన్నా కోడి అన్న మేకనన్నా ఏదో ఒకటి చంపి రోడ్ మీద వేసి వెళ్లే వాళ్ళు మాకు చాలా భయమేసేది ఊర్లోకెళ్ళాలన్నా కానీ పెద్దవాళ్లు అసలు ఎంత భయపడకుండా వేప చెట్టు దగ్గరికెళ్లి వాళ్ళ పూజలు కంటిన్యూ చేశారు ప్రతి ఒకటి చేసారు అసలు ఎక్కడా గివ్ అప్ ఇవ్వలేవు ఇట్లా మూఢనమ్మకాలనైతే అసలు నమ్మలేదు కొంతమంది నమ్ముతుండే వాళ్ళు ఇంట్లోకెళ్ళి బయటకెళ్లకపోతుండే డోర్స్ క్లోజ్ చేసుకొని ఇంట్లోనే ఉంటుండె వాళ్ళు కానీ కొంతమంది మాత్రం దేవుని భక్తి ఉన్నవాళ్లు మూఢనమ్మకాలను పక్కకు పెట్టి మరి పూజలు వేప చెట్టుకి పూజలు చేసారు ఆ వేప చెట్టు ఎక్కడుందంటే మా ఊరి చివర్లో ఉంటుండే